నమస్కారమండీ మీరు ఇక్కడ ఏం చూడాలని అనుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా రండి మీకు నేను ఆ వివరాలు చెప్తాను ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రదేశాలు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మనకి ముందుగా విజయవాడలో దుర్గ గుడి అండి అందరు పర్యాటకులు ఇష్టంగా వెళ్తారు అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది ఇంకా కృష్ణ నది ఉంటుంది అండి ఇంకా కొంచెం భవాని ద్వీపం కూడా ఉంటుంది అక్కడ ఆనందించడానికి చాలా వస్తువులు ఉంటాయి ఇంకా మీకు విజయవాడ కొంచెం దాటి వెళ్తే కొండపల్లి ఉంటుందండి అక్కడ పురాతనమైన శిల్పాలు అవన్నీ ఉంటాయండి ఇంకా మీకు

అవన్నీ మీకు ఏర్పాటు చేస్తామండి మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మీకు రవాణా కూడా మేము ఏర్పాటు చేస్తాము మాతోపాటు మీకు ఒక మనిషిని కూడా పంపిస్తామండి మీకు గైడ్గా తప్పకుండా ఇంకా మీకు సముద్రాలు ఉంటాయండి విశాఖపట్నంలో సముద్రం ఉంటుంది మళ్ళీ మచిలీపట్నంలో సముద్రం ఉంటుంది ఇంకా కాకినాడ సముద్రం ఉంటుంది అలా ఉంటాయండి ఏంటండీ వివిధ చాలా ఉంటాయండి ఆంధ్ర ప్రదేశ్లో చాలా అవేనండి ఎక్కువగా పర్యాటకులు ఇష్టంగా ఇక్కడ నుంచి వేరే దేశాలకు తీసుకుని వెళ్తూ ఉంటారండి మరి మీరు ముందుగా ఎక్కడకి వెళ్దామని అనుకుంటున్నారండి దుర్గ గుడికానండి తప్పకుండానండి మీకు గుడులు ఇష్టం అనుకుంటా ఇంకా మీకు చెప్పాలి నేను తిరపతి ఉంటుందండి తిరుపతిలో వేంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది పర్యాటకులు బాగా ఇష్టంగా వెళ్తారు అక్కడికి అదొక ఐదారు గంటలు పడుతుందండి మీకు చాలా వివరాలు ఉంటాయండి అక్కడ మీరు బాగా ఇష్టంగా తెలుసుకోవచ్ఛండి వెళదామా అండి ఆ ధరలన్నీ మీకు మీరు ఎంచుకున్న ప్రదేశాలను బట్టి ఉంటుందండి సరేనండి